ఒక లక్ష్యం సాధించాలంటే ఎన్నో త్యాగాలు చెయ్యాల్సి వస్తుంది అండి ఆ లక్ష్యం అనేది ఒక మనకు ఇవ్వాళ చేస్తే రేపు పొద్దుటకు వచ్చేటటువంటిది కాదండి ఎందుకంటే లక్ష్య సాధనకి కొద్ది సమయం అనేది పడతుంది అండి ఖచ్చితంగా మన లక్ష్యం ఏదన్నా సాధించాలంటే అది కొన్ని నెలలు అవ్వవచ్చు లేకపోతే కొన్ని సంవత్సరాలు అయినా పట్టవచ్చు అండి ఈ లక్ష్య సాధనను ను సాధించడానికి ఆ చెయ్యాల్సిన సంధర్బం ఏంటంటే ఒకటి నా నిద్దర నా నిద్దర ఒకటి కావాలంటే మన లక్ష్య సాధనలో ఒకటి త్యాగం చెయ్యటం తప్పదు అండి అది ఆ అది నేన అయితే కొన్ని సా కొన్ని సార్లు అయితే నిద్దరపోని రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి ఆ దానితో పాటు ఇంకొకటి ఏంటంటే అండి నా చదువును కూడా కొన్ని కొన్ని సార్లు త్యాగం చెయ్యాల్సి వచ్చింది అండి ఎలాగంటే కొన్ని సందర్బాలలో అత్యవసరమైన పని పడినప్పుడు ఈ లక్ష్యం ఈ వాళ్ళుచేసారన్న టైమ్లో ఏంటంటే మరి నాకు ఈ పాఠశాలకు వెళ్ళడానికి సరిపోదు కదండి సమయం సో అటువంటి సమయాల్లో అయితే నేను ఈ దీన్ని త్యాగం చెయ్యాల్సి వచ్చిందండి అన్నీ భాగాలంటే మొదట ఓ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాల కింద విభజించుకుంటే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే ఒక భాగాన్ని కంప్లీట్ చేయి అంటే ఒక భాగాన్ని మనం పూర్తి చేసిన తరువాత ఆ వేరే భా భాగాన్ని చేస్తూ ఉంటే మనకి ఏంటంటే ఓకే లక్ష్య సాధన నేను సాధించగలననే ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ ధృడత్వం అనేది ఆ మనలో ఏర్పడుతుంది అండి లక్ష్య సాధనలో ముఖ్యమైనది ఏంటంటే అండి ఈ లక్ష్య సాధనలో ఖచ్చితంగా మనము మనమీద మనకి నమ్మకం ఉండాలండి మనమీద మనకు నమ్మకం లేకపోతే మనం ఏపని చెయ్యగలమండి ఆ మన మీద మనకి నమ్మకం లేకపోతే మనం ఏ పని చెయ్యలేమండి మన లక్ష్యం మన పెట్టి మన మన అనుకున్న విధంగా అయితే ఎప్పుడు అవ్వదండి ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది లక్ష్యం చేసి చేరుకోవడానికి ఎంతోమంది ఆ వందలో తొంభై తొమ్మిది మంది శాతం మధ్యలో వదిలేసిన వాళ్ళేనండి లక్ష్య సాధనలో ఈ లక్ష్య సాధనని పూర్తిగా సాధించాలంటే ఎంతో కృషిచెయ్యాలి అండి ఆ కృషి మామూలు కృషి కాదండి కొన్ని త్యాగాలు చెయ్యాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో ఏంటంటే కొన్ని పనులు కోసం మనకు మన ఆ మన పనికి త మించిన అంటే మనకు మించిన పనులు కూడా చెయ్యాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అండి మనకు